అవునండి చెప్పండి ఆరోజు మాట్లాడుకున్నాం అండి కదా ఇంతని రెండు లక్షల యాభై వేలు మాట్లాడుకున్నాం మనం మరి దాంట్లో లేదుగా మనకి మాట్లాడటానికి అవి దాంట్లో మనం మాట్లాడుకుంది దాంట్లో లేదు కాబట్టి ఎక్స్ట్రా రేట్ అదండి మరి రేట్లు ఎక్కువవుతాయండి మరి రేటు ఎక్కువైంది సిమెంట్ కూడా రేట్ పెరిగినాయి ఇక రాడ్లు పెరిగినాయి మళ్ళీ మెటీరియల్స్ అన్నీ పెరిగినాయండి దానివల్ల మళ్ళీ మళ్ళా రేట్ మాట్లాడుకోవాలండి మనం

సరే సరే మరి మనం మ మాట్లాడే బట్టి దానికి ఇంకా కొద్దిగా ఎగస్ట్రా డబ్బులిచ్చి చెప్ చేస్తా

సరే సరే సరేనండి చ అన్నీ చేస్తామండి మ

సరే సరే సరే సరేనండి మరి మాట్లాడుకుని చేసిందానికి కూడా ఒక టయానికి పది పదిన్నరకి వస్తాం అండి

సరే ఉంటామండి